మా తోటలో పండే పువ్వులు దేవుడి దగ్గర అలంకరించడానికి ఇంటిని అలంకరించడానికి లేదంటే మా తలలో పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం అలాగే పండ్లు కూడా మా మేము మా బంధువులకి లేదంటే ఇరుగుపొరుగువారికి లేక మేము తీసుకొని తినడం లేదా వాళ్ళకి ఇవ్వడం చేస్తాము అలాగే కూరగాయలు మేమే వండుకుంటాం లేదంటే మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతాం